తెలుగులో మాట్లాడేటప్పుడు లేదా వ్రాసేటప్పుడు నేను ఎప్పుడైనా ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొన్నాను అంటే ఎదుర్కున్నాను మాట్లాడేటప్పుడు లేదా వ్రాసేటప్పుడు అనేదాన్ని విభిన్న దృష్టి కోణాలను సూచిస్తాయి వాటి వివరణ ఒక వ్యాసంగా రూపొందించవచ్చు ఇందులో మాట్లాడేటప్పుడు అని అర్థం చేసుకొని వారి అనుభవాలను వివరించడం వారు ఏమి మాట్లాడుతున్నారు వారి పరిప్రేక్షణలో వివరించడం ఉంది అతని మనసు తెచ్చే సందర్భాన్ని ఉపయోగించడం ప్రస్తావికంగా ఉంటుంది అని అర్థం వారు ఏమి వ్రాసుకున్నారు వారు ఏం చేసుకున్నారు వారు ఏమి వ్రాయగలరు అనేదాన్ని వివరించడం అలాగే క్రియలను మరియు అభిప్రాయాలను వివరించడం ఉంది తెలుగులో మాట్లాడేటప్పుడు కూడా పలుమందికి చాలా కష్టంగా ఉంటుంది ఇతర భాషలో నేర్చుకోవటం చాలా సులువుగా ఉంటుంది కానీ తెలుగు భాష నేర్చుకోవటం అనేది చాలా కష్టం ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి మన భాషను నేర్చుకోవాలంటే తెలుగు భాషను నేర్చుకోవాలంటే చాలా కష్టపడతారు కానీ మనం వెళ్ళి వాళ్ళ భాషలు నేర్చుకోవాలంటే సులువుగా నేర్చుకుంటాము